అదే మా ఇంటి ముందు స్థలం ఉంది కొంచెం దాని మీద ఒక ఫ్లోర్ వేద్దామని అందుకే రమన్నా ఆ అదే స్లాబ్ వేసేద్దాం అని కదా ఒక గది ఆ ఒక గది బాత్ రూమ్ కిచెన్ రాదంటారా ఆ స్లాబ్ వేసేద్దాం ఆ మామూలుగా మెటీరీయల్ ఎంత పడుతుంది అండి అదే ఐరన్ సిమెంటు మొత్తం అన్నీ మీరు పడేలాగా కాంట్రాక్ట్ లక్షా యాభై అండి టైల్సు ఆ రాదా ఆహా సిమెంట్ సిమెంటు బయట ఎలాగ ఉందండి అందుకనేండి మీరు ఏ టైం లో అయినా ఆ మీరు కట్టు మీరు కడతారు కదా దాంట్లో ఏది మంచిది అయితే అదే వాడండి ఆ తక్కువ రేట్ లోనే ఉంది కదా హైట్ లేపే ఆ అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు

అవి అదనంగా నండి మొత్తం మీరే తీసుకుంటా రెండు పది రెండు ఇరవై రెండు ఫిక్స్ చేసేయండి ఆ రెండుకే అంత తక్కువలో చూడండి మరి పదివేలు బాగా ఆ సరేలే అండి సరేలే అండి మళ్లీ ఫోన్ చేస్తాను అండి మంచి రోజు ఆ ఆ సరేనండి